హలో ఏవండీ మేము మెడిసిన్కు ఆర్డర్ ఇచ్చామండి డయాబెటికు అంటే మీరు మీరంతా చెప్పిం క్వాలిటీ లేదది పని చేయటం లేదు మళ్ళీ డబ్బులు కూడా ఎక్కువ తీసుకున్నారు మీరు మరి అందుకని మేము రిటర్న్ ఇచ్చేయాలి అనుకుంటున్నాం రిటర్న్ పంపించేస్తున్నాం ం మీరు ఫోన్పే ద్వారా మాకు పేమెంటు రిటర్న్ చేసేయండి ఉంటా మరి